భారతదేశంలో ఒక చారిత్రకంగా గొప్ప దేశం ఇది అనేక విభిన్న సంస్కృతలకు నిలయం ఇది ఈ విభిన్న సంస్కృతలకు భారతదేశానికి ఒక ప్రత్యేకమైన సాంస్కృతి గుర్తింపు వచ్చాయి అందులో ముఖ్యమైనవి సంస్కృతం పద్ధతులు నమ్మకాలు ఒకటి మతం భారతదేశం ఒక భౌల మతదేశం ఇక్కడ హిందూ ఇస్లాం క్రైస్తవం సిక్కు మతం జైన మతం మరియు బౌద్ధమతం అంటే అనేక మతాలు ఉన్నాయి ప్రతి మతం దాని సొంత ప్రత్యేకమైన ఆచారాలు నమ్మకాలు మరియు సంప్రదాయాలను కలిగి ఉంది రెండు భారతదేశంలో కుటుంబం చాలా ముఖ్యమైనది కుటుంబం అనేది భారతీయ సంస్కృతి యొక్క పునాది కుటుంబం యొక్క పెద్దలను గౌరవించబడతారు మరియు వారి ఆజ్ఞను పాటి పాటించడం ముఖ్యం మూడు సంప్రదాయం భారతదేశంలో సాంప్రదాయం చాలా ముఖ్యమైనది భారతీయులు తమ సంప్రదాయాలు గౌరవిస్తారు సామాజిక ఆచారాలు భారతదేశంలో అనేక విభిన్న సామాజిక ఆచార్యాలు ఉండాయి వీటిని వివాహం శ్లోకం పండుగలు మొదలైనవి ఉన్నాయి ఈ ఆచారాలు భారతీయ సంస్కృతి యొక్క భాగం భారతదేశం వేరే సంస్కృతులు కంటే అనేక రకరకాలుగా ఎలా వేరి ఉంటుంది భారతదేశం అనేది రకాలుగా వేరే సాంస్కృతులు అంటే భిన్నత్వం సాంప్రదాయం సహనం ఈ మూడిటి వల్ల చాలా విభిన్నతంగా ఉంటుంది భారతదేశం సహనం యొక్క దేశం ఇక్కడ అనేక విభిన్న మతాలు మరియు జాతులు ఉన్నప్పటికీ అవి ఒకదానికొకటి సహజీవనం చేస్తాయి